సార్ అదే నాకు సిమ్ కావాలి సార్ హలో అవునండి మాది తణుకు అండి కుమ్మర వారం రోడ్ ఎయిర్టెల్ కావాలండి

ఓకే అండి ఓకే నెట్వర్క్ అది ఎలా ఉంటుందండి ఓకే అండి ఓకే అవునండి అవును

ఓకే అండి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉందండి ఆధార్ కార్డ్ ఒరిజినలా అండి లేదా జిరాక్స్ కావాలా ఓకే అండి ఓకే ఓకే అండి ఓకే ఏ

ఓకే అండి ఓకే ఆధార్ కార్డ్ ఒకటి సరిపోతుంది కదండి ఓటర్ ఐడీ ఏమైనా కావాలా ఓకే అండి ఓకే ఓకే అండి ఎప్పుడొస్తారండి ఓకే అండి ఓకే

ఓకే అండి ఓకే ఓకే అండి

ఓకే అండి అంటే ఇంకా ఏమేం సిమ్స్ ఇంకా మా నెట్ మా ఏరియాలో నెట్వర్క్స్ ఉన్నాయి ఓకే అండి ఓకే జియో బాగుంటుందా ఎయిర్టెల్ బాగుంటుందా ఓకే జియోనా ఓకే అండి ఓకే

సరిపోతుందండి ఓకే అండి ఓకే అదే రెండింట్లో ఏది బాగుంటుందో సెర్చ్ చెయ్యండి పోనీ